నేనైతే ఆల్రెడీ ముందు మా గురువు గారి కోసం అయితే నేను పేర్కొడం కూడా జరిగింది అండి ఆంబుతుల సాయి సాయి గారు ఆయన నిజంగానే ఎన్నెనో ఆటలు ఆడారు అండి అలా మండల స్థాయిలో ఆ జిల్లాస్థాయిలో రాష్ట్రస్థాయిలో కూడా ఆయన ఆటలు ఆడారు ఆయనకి ఎన్నో పథకాలు అవార్డులు కూడా ఎన్నో ఉన్నాయి అండి అందులో ఒకటి ఏంటంటే కోచ్గా గుర్తింపు ఏంటంటే ఈయనకి రాష్ట్ర రాష్ట్రం తరపున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ఒక ఉత్తమ కోచ్ అనే ట్రాఫి అయితే ఈయన దగ్గర ఉందండి ఈయన ఈయన దగ్గర ఎన్నో పథకాలు ఉన్నాయి ఆయన నాకు ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు చూపించారు ఇవన్నీ నేను సంప సాధించుకున్నారా అబ్బాయి అని చెప్పి ఆయన నాకు చూపించారు అండి ఎన్నెన్నో పథకాలు అండి ఆయన ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యారు కానీ ఇంకా ఇప్పటికి కూడా ఏంటంటే రిటైర్ అయిపోయారు ఆయనకి దగ్గర దగ్గర డెబ్భై సంవత్సరాలు ఎన్నో డెబ్భైయా డెబ్భై కాదండి నాకన్నా పెద్ద వాళ్ళు కాబట్టి ఒక ఎనభై ఐదు సంవత్సరాల ఆ ఎనభై ఐదు సంవత్సరాలు అండి ఆయన వయసు ఇప్పుడు కూడా ఎలా ఉంటారు అంటే చాలా ఫిట్టుగా ఉంటారు అండి ఆయన ఆయన ఎన్నెన్నో విజయాలు నిజంగా ఆయన దగ్గర నేర్చుకోవడం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందండి నేను నేర్చుకున్నది ఎంతో కాదు చాలా తక్కువ మాత్రమే నేను నేర్చుకున్నాను అండి ఇంకా ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అండి ఏ ఈవెంట్లో పాల్గొన్నారు అంటే ఈ రాష్ట్రస్థాయి జిల్లాస్థాయి ఈవెంట్లు అలాగే ఏంటంటే ఇంటర్నేషనల్గా అయితే కోచ్ కింద కూడా వెళ్ళాడు వెళ్ళారు అండి